నా గ్రామంలో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రధానమైనవి ఏమిటంటే వ్యవసాయం నా గ్రామ వ్యవసాయంపై ఆధారపడి ఉంది గ్రామంలోని చాలామంది రైతులు వరి పత్తి మొక్కజొన్న మరియు ఇతర పంటలను పండిస్తారు చిన్న వ్యాపారాలు నా గ్రామంలో అనేక చిన్న వ్యాపారాలు ఉన్నాయి వీటిలో దుకాణాలు ఫార్మసీలు టెక్స్ట్ ఫిల్ మరియు ఇతర సేవా సంస్థలు ఉన్నాయి సాంప్రదాయ వ్యాపారాలు నా గ్రామంలో కొన్ని సంప్రదాయ వ్యాపారాలు కూడా ఉన్నాయి వీటిలో కుండలు పలుకులు మరియు ఇతర కళాఖండాల తయారీ ఉన్నాయి నా గ్రామంలో కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు కూడా ఉన్నాయి ఒక చిన్న హోటల్ ఇది స్థానిక మరియు పర్యాటకులకు ఆహారం మరియు బస అందిస్తుంది ఒక చిన్న బ్యాంకు ఇది గ్రామస్తులకు ఆర్థిక సేవలను అందిస్తుంది ఒక చిన్న పాఠశాల ఇది గ్రామంలోని పిల్లలకు విద్యను అందిస్తుంది నా గ్రామంలోని వ్యాపారాలు గ్రామస్తుల జీవితాలకు చాలా ముఖ్యమైనవి అవి ఉపాధిని సృష్టిస్తాయి స్థానిక ఆర్థిక వ్యవస్థను పోషిస్తాయి మరియు గ్రామానికి సేవలను అందిస్తాయి